చేపల వేట అంటే ముఖ్యంగా మా ఇంటి దగ్గర చుట్టూ పరిసరాలలో ఉన్నటువంటి వాగులు అటువంటి పరిస్థితులు చెప్తూ ఉంటే మేము ఉన్నటువంటి మి చుట్టుపక్కల ఉన్న మిత్రులం అందరం కలిసి ఒక విధమైన బకెట్ లాంటివి అవి ఇవి కట్టుకొని వలలు బకెట్కి తా తాడు లాంటివి కట్టి అది ఆ వాగులమి వంకలల్లో వెళ్ళీ చల్లుకోని ఒక విధమైన అనుభూతితోని పది పదిహేను మంది కలిసి వెళ్ళే వాళ్ళము అలాగే ఇక్కడ ఒక ఒక రకమైన ఉత్సాహము ఉత్తేజంతోని అందరూ ముందడుగు కలిసిమెలిసిగా మళ్ళీ వాటిని పట్టుకొని వచ్చి ఒక ఒక విధంగా పాలు చేసేటువంటి అంటే పంపకాలు

అదే విధంగా మళ్ళీ ఆటపాటలతోని మంచిగ ఉత్సాహవంతంగా ఆ ఉద్దేశంగా కూడా మేము చాలా ఆనంద పడుకుంటూ ఒక మంచి ఉత్సాహవంతంగా చేసుకునే వాళ్ళము అలాగే దాని అనుభూతి అంటే అంటే మంచి ఆనందకరంగా ఉండేది